మా ప్రాంతాలలో ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్ ఆపిల్ ఎందుకంటే అది రిచ్ లుక్ని ఇస్తుంది అది ఫోటోస్ కూడా అందులో చాలా బాగా వస్తాయి దానికి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి అందుకనే ఐఫోన్ని చాలా మంది ఇష్టపడతారు నేను వాడే ఫోన్ పోకో ఈ పోకోలో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇది నాకు వన్ వన్ నాట్ ఫైవ్ జీబీ వన్ ట్వెంటీ ఎయిట్ జీబీ రామ్ రోమ్ని ఎయిట్ జీబీ రామ్ని ఇస్తుంది ఇంకా మంచి మంచి ఫోటోస్ ఉంటాయి అందుకనే మేము దీన్ని వాడుతున్నాను ఇంకా ఇది గేమింగ్ ఫోన్ కాబట్టి మనం ఎలా వాడినా బాగా ఉంటుంది ఎక్కువమంది ఐఫోన్ని ఇష్టపడతారు కానీ నాకు ఐఫోన్ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే అది డబ్బులు చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల చాలా మంది అప్పులు తీసుకుని ఐఫోన్ తీసుకోవాల్సి వస్తుంది కానీ దాని బదులు వేరే ఏమైనా చిన్న ఫోన్ తీసుకుని ఇంట్లోకి సరుకులు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం